రాత్రి పన్నెండు తర్వాత మీ రెస్టారెంట్ ఓపెన్ ఉంటుందా ఏ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి మీ ప్రాంతంలో రెస్టారెంట్ లేదా డెలివరీ సేవలు అందుబాటులో ఉన్నాయా ఇంకా మరియు అర్ధరాత్రి డెలివరీ సేవలున్నాయా ఇంకా ట్రైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే విధానం ఎలా ఉంటుంది నా నా నేను సికింద్రాబాద్ స్టేషన్ వద్ద ఆగినప్పుడు ఆహారం డెలివరీ చేయగలరా నేను నా పీ ఎన్ ఆర్ నెంబర్ చెప్తాను మీరు అక్కడ నాకు ఫుడ్ని అందించగలరా నేను కరీంనగర్ దగ్గర ఉన్నాను నాకు ఇక్కడికి ఫుడ్ డెలివరీ చేయగలరా నాకు అంటే అదనపు ఛార్జీలు అయినా పర్లేదు బట్ అంటే నాకు ఫుడ్ డెలివరీ చేయండి ఇంకా జోరు వానలో డెలివరీ అందుబాటులో ఉందా మీరే మీ ప్రాంతంలో అనుకూలమై అనుకూలం కానీ వాతావరణంలో డెలివరీ ఆలస్యం అవుతుందా అదనపు ఛార్జీలైనా మేము పెట్టుకుంటాము దూర ప్రాంతాల్లో డెలివరీ ఛార్జీలు ఎంత ఉంటాయి అంటే ఎక్కువ అంటే ఎంత ఖర్చులు అవుతాయో చెప్పగలరా ధన్యవాదాలు